ఇతర భారతీయ భాషలు మాట్లాడే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా హిందీని గాని ఇంగ్లీష్ను గాని ఉపయోగిస్తారు తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడని వారితో కొన్ని పదాలు తెలుగులో గాని కొన్ని పదాలు హిందీలో కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఉపయోగించి మాట్లాడుతుంటారు